ఆ రండి అన్న చెప్పండి వస్తాను అండి ఎంత మంది నలుగురు మంది నాలుగు టిక్కెట్లా మరి అది చాలా దూరం ఆరు వందలు అవుతుంది అండి కొత్తగా ఎక్కుతున్నారు అని కాదండి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులను మొత్తం అన్నీ పెరిగినాయి కదండి నేను ఇంకా మీకు బయట వాళ్ళమీద తగ్గించి చెప్పాను ఆరు వందలు అని బయట ఇంకా మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా తీసుకుంటున్నారు నాలుగు టిక్కెట్లు అనేటప్పటికి అది ఏమి దగ్గర కూడా ఏమి కాదండి మొత్తం చాలా దూరం అది రోడ్డు కూడా ఏమి బాగోదు అసలు లేదండి చెప్పండి ఏమి ఇస్తారో అయితే అలాగ అయితే ఒకటే రేట్ నాలుగు టిక్కెట్లు ఉన్నాయి అంటున్నారు సగానికి సగం తీస్తున్నారు ఎలా తీసుకు వెళ్ళమంటారు మిమల్ని ఆర్టీసీ వాళ్ళకు మాకు తేడా లేదేంటండి మరి అవును అండి వాడు ఒక ట్రిప్కి వంద మందిని తీసుకు వెళ్తాడు మరి మేము నలుగురిని తీసుకు వెళతాం కదా వేరే వాళ్ళని ఎక్కనివ్వరు మీరు మళ్ళీ ట్రై అంటారు సరే ఏమి ఇస్తారో చెప్పండి ఒక మాట దాన్ని బట్టి చెప్తాను ఆలేదు ఏమి కాదండి ఐదువందల మించి ఇంక తగ్గించి రాలేను లేదండి రారు అసలు మీరు ఎవరు ఎవరిని ఎక్కిం అలా అవ్వదు అండి అసలు ఏమి మాకు టిక్కెట్లు కూడా దారిలో ఏమి దొరకవు అండి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చివరిదాకా మళ్ళీ వచ్చేటపుడు కూడా మేము ఇలాగ సింగిల్గా రావాలి లేదు లేదండి దారి పొడవున మీకు ఎక్కడో ఎక్కరు అండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ ఎవరు ఉండరు మరి ఎక్కక పోయారా సరే చూడండి నాలుగు యాభై అలా ఇవ్వండి తీసుకు వెళ్తాను మీరు అడిగారు అని ఇంకా యాభై తగ్గించాను మీరు అలా మీరు అడిగిన అమౌంట్కి అసలు తగ్గుత లేదు లేదండి ఆ రేటుకు అయితే నేను రాను అండి ఇంకో ఆటో చూసుకోండి లేదండి నాలుగు యాభై ఫైనల్ ఇంక నాలుగు యాభై ఇస్తే తీసుకు వెళ్తాను అండి లేదంటే లేదు మీ ఇష్టం చెప్పండి నేను ఇంక లేదండీ నేను రాలేను అండి సరే సరే ఎక్కండి తీసుకు వెళ్తాను